డ్రైవర్లు అసలు రుసుమును మార్చడం గురించి ఫిర్యాదు చేయండి మీరు మేము ముందుగా ట్యాక్సీ బుక్ చేసుకున్నాము ఆ రవాణా ఏజెంటుతో అన్నీ వివరాలను మేము ముందుగానే మాట్లాడుకున్నాము టోల్ గేట్ ఫీజులు ఆయిల్ ఖర్చులు అన్నీ మీరే డ్రైవర్ డ్రైవర్ పే చేసుకుంటాడు మీకు వాటితో సంబంధం లేదు అని ఏ రవాణా ఏజెంట్ మాతో తెలియపరిచారు మేము మీకు ఇంకా ఏమి డబ్బులు ఇవ్వనవసరం లేదు ఏదైనా ఉన్నట్లు అయితే మేము రవాణా ఏజెంట్తో మాట్లాడుకుంటాము మీ

విజయవాడ నుంచి గుంటూరు లో దింపవ మీరు దింపాలి అన్ మేము అక్కడ దిగుతాము ఇంకా వేరే ఎటువంటి చెల్లింపులు మీకు చేయనవసరం లేదు మీరు రవాణా ఏజెంట్తో మాట్లాడుకోండి